నేను క్లినిక్ ప్లస్ షాంపూ కొన్నప్పుడు రోజుకి తల అలా ఊడిపోయేది అవి ఎందుకు ఊడిపోయేది ఏంటి అని ఆలోచించాను మళ్ళీ రెండో సారి కొన్నాను క్లినిక్ ప్లస్ అప్పుడు అప్పుడు తల ఊడిపోవడమే జరిగింది తప్ప ఇ మరింత మరింత గట్టిగా ఉన్నమరి ఇంత గట్టిగా ఉన్న తల స్ట్రాంగ్గా ఉన్నాకి కారణం ఏంటో తెలిసేది కాదు అప్పుడు నేను మీరా షాంపు వాడడం వల్ల తల స్ట్రాంగ్గా ఉండి తల బ్రైట్గా ఉంది నెగటివ్గా చెప్పాలంటే ఈ క్లినిక్ ప్లస్ షాంపూ ఒక చాలా బాగోలేని షాంపూ అని నేను చెప్పవచ్చు కాబట్టి క్లినిక్ ప్లస్ కంటే మీరా షాంపూ చాలా బాగుంటుందని నేను చెప్పగలుగుతాను ఈ ప్రొడెక్టు నాకు ఎంతో బాగా నచ్చిన ప్రొడెక్టు